అంటే ఓకే ఎప్పుడు రమ్మంటారు సార్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మేము ఈవినింగ్ వస్తాము ఎక్కడ సార్ అడ్రసు శ్రీకాకుళం అంటే ఓకే ఎంత టైమ్ పడుతుంది మీరు రావడానికి అంటే ఫోర్ కల్లా వస్తారా కొంచెం ఓకే

ఓకే అయితే ఓకే సార్ మీరు అన్నీ రెడీగా పెట్టుకోండి ఏమేమి పోయాయి మీకు తెలుస్తుంది కదా సప్పొజ్ వాషింగ్ మెషిన్కి అయితే లోపల కొంచెం మోటర్ లాంటిది ఒక చిన్న మోటార్ అని అడగండి అక్కడికి వెళ్ళి ఫోన్ చేసినా నేను చెప్తాను వాళ్ళకి ఏమేమి పోయినాయో ఒకసారి ట్యూబులు అవి దాని వల్ల నేను సరేనా ఓకే అండీ అయితే